కళ ఉత్పత్తులకు పెయింటింగ్ లేదా కాపీరైట్ పొందటం చట్టపరమైన మార్గదర్శకాలు భారతదేశంలో కళ ఉత్పత్తులకు క్రియేటివ్ వర్క్స్ పెయింటింగ్ లేదా ట్రేడ్మార్క్ వంటి మేదో సంపత్తి హక్కులను అందుబాటులో ఉన్నాయి అయితే మీ రాష్ట్రంలో ఈ హక్కులను పొందేందుకు ప్రభుత్వం మరియు ప్రత్యేక సంస్థలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకోవడం అవసరం కళ ఉత్పత్తులు కాపీరైట్ కాపీరైట్ అనేది లిటరరీ మ్యూజికల్ ఆర్కిటెక్ట్ మరియు ఆడియో విజువల్ కృతులను రక్షించే హక్కు ఇది స్వయం చలంగా లభిస్తుంది కానీ అధికారికంగా నమోదు చేసుకోవడం వల్ల అదనపు రక్షణ లభిస్తుంది కాపీరైట్ పొందేందుకు స్టెప్స్ భారత కాపీరైట్ కార్యాలయాన్ని సందర్శించి ఫారమ్ ఐ వీ ద్వారా దరఖాస్తు చేయాలి ఆర్ట్ వర్క్ పెయింటింగ్ స్కాలర్షిప్ ఫోటోగ్రఫీ డిజైన్ సంగీతం మొదలైనవి నమోదు చేయవచ్చు దరఖాస్తు ఫీజు చెల్లించి అవసరమైన పత్రాలను సమర్పించాలి అధికారుల పరిశీలన తర్వాత ధృవీకరణ సర్టిఫికేట్ వస్తుంది కాపీరైట్ ఉపయోగాలు కృతిపై పూర్తి నియంత్రణ అనధికార వినియోగాన్ని నిరోధించడం లైఫ్ స్పాన్ ద్వారా రాయల్టీ సంపాదించడం కళ ఉత్పత్తులకు పేమెంట్ పేటెంట్ వాస్తవికత వాస్తవికత పేటెంట్లు సాధారణంగా నూతన ఆవిష్కరణలను వర్తిస్తాయి అయితే కళా ఉత్పత్తులు సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి ఉంటే మాత్రమే పెయింటింగ్ పొందే అవకాశం ఉంటుంది ఉదాహరణ కొత్తరకమైన త్రీ డీ పెయింటింగ్ టెక్నాలజీ లేదా ప్రత్యేక రసాయన మిశ్రమంతో రూపొందించిన రంగులు మొదలైనవి పెయింటింగ్ పొందే అవకాశం ఉంటుంది పెయింటింగ్ పొందేందుకు స్టెప్స్ భారత పెయింటింగ్ కార్యాలయాన్ని సందర్శించాలి పేటెంట్ కోసం చేయాలి పేటెంట్ దరఖాస్తు సమర్పించాలి పరిశీలన అనంతరం మంజూరైన పేమెంట్ పేటెంట్ లభిస్తాయి డిజైనింగ్ రిజిస్ట్రేషన్ ఈ రకం రిజిస్ట్రేషన్ కళ ఉత్పత్తులకు చాలా ముఖ్యమైనది ముఖ్యంగా నూతన డిజైన్లను వ్యాపార పరంగా ఉపయోగించుకుంటే ఉదాహరణ ఫ్యాషన్ డిజైన్లు స్టైళ్లు చేసిన వస్త్రాలు కొత్త రకమైన శిల్పకళ రూపాలు మొదలైనవి డిజైనర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి భారత డిజైన్ చట్టం ప్రత్యేకమైన కొత్త డిజైన్లు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు